హలో నేను నిలోఫర్ కెరియర్ గైడెన్స్ ఆఫీస్ నుంచి మాట్లాడుతున్నాను ఎలా సహాయం చేయగలను మీకు చక్కగా ఉంది తెలంగాణలో ఐటీ ఫీల్డ్కి చాలా మంచి అవకాశం ఉంది మీరు ఏమి చదివారు చాలా బాగుంది ఐటీ ఉద్యోగాలకు టెక్నికల్ స్కిల్స్ అవసరం మీరు ప్రోగ్రామింగ్ భాషలు డేటాబేస్ క్లౌడ్ కంప్యూటరింగ్ ఇలాంటివి ఈ ప్రోగ్రామ్స్ మీకు ఏమైన వచ్చా ఈ లాంగ్వేజెస్ చాలా మంచిది మీరు ప్రాక్టీస్ చేస్తు చిన్న చిన్న ప్రాజెక్టులు చేస్తే మీకు మంచి అవకాశాలు వస్తాయి తెలంగాణలో టీహప్ టాస్క్ లాంటి సంస్థలు ఉచితంగా ట్రైనింగ్ ఇస్తున్నాయి వాటిని జాయిన్ అవ్వచ్చు మీరు హైదరాబాద్లో చాలా ఎంఎన్సి కంపెనీస్ ఉన్నాయి టీసిఎస్ ఇన్కోసిస్ విప్రో మైక్రోసాఫ్ట్ గూగుల్ లాంటి పెద్ద కంపెనీలు ఉన్నాయి మీరు సర్టిఫికేషన్స్ ఇంటర్న్షిప్ చేస్తే అక్కడ అవకాశాలు రావచ్చు మీకు ఎన్ ట్రిపుల్ ఐటీ కోడింగ్ ఇంకా యూబ్ గ్రేడ్ లాంటి ఇన్స్టిట్యూట్స్ మంచి ట్రైనింగ్ ఇస్తాయి అలాగే గవర్నమెంట్ ఉచితంగా కోచింగ్ ఇస్తుంది వాటిని కూడా ట్రై చేయవచ్చు సరే ఎప్పుడైనా ఇంకా ఏమైనా తెలుసుకోవాలి అంటే కాల్ చేయండి మీ కెరియర్కి ఆల్ ద బెస్ట్ బాయ్